నాకు మూవీస్ అంటే చాలా ఇష్టం రోజు నేను చాలా చాలా మూవీస్ చూస్తు ఉంటాను అలాగే తెలుగు కాదు ఇంగ్లీషు మలయాళం తమిళం కన్నడ కూడా చూస్తు ఉంటాను నాకు బాగా ఇష్టమైన మూవీ తెలుగులో అఆ అన్నమాట అది సమంత నితిన్ నటించారు ఆ స్టోరీ ఈక్వల్గా మా మా డాటర్ అండి మా అమ్మాయి నేను మా స్టోరీ లాగే ఉంది సేమ్ ఒక ఇలా ఉందన్నమాట స్టోరీ మా అమ్మాయి కొంచెం షార్ట్గా ఉంటుంది దాని వల్ల అంత మాట్లు నేను పొట్టి దానా పొట్టి దానా అంటాను అది కూడా అమ్మ అంటే చాలా ఇష్టం దానికి కూడా మా ఇంట్లో సిచువేషన్స్ ఎలా ఉంటాయో సేమ్ ఈక్వల్గా సినిమాలో కూడా సిచువేషన్స్ అలాగే పెట్టాడు మా అమ్మాయిని నేను కుక్కపిల్ల కుక్కపిల్ల అంటాను అన్నమాట ముద్దు ముద్దుగా సినిమాలో కూడా అలాగే కుక్కపిల్ల కుక్కపిల్ల అంటు ఉంటారు అలా అన్నమాట నాకు ఆ మూవీ అంటే చాలా ఇష్టం కొన్ని కొన్ని మూవీస్లో మన ఇంట్లో జనరల్గా మాట్లాడుకుంటాం కదా సీన్స్ కోపం అవ్వచ్చు ప్రేమ అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు దానివల్ల ఏంటంటే సేమ్ కొన్ని కొన్ని సినిమాలలో చూస్తుంటే సేమ్ మనకు చూసుకున్నట్టు అనిపిస్తుంది దానివల్ల అది మన స్టోరీయా అనిపింస్తుంది ఒక్కోసారి అలా అన్నమాట నాకు ఆ సినిమా అంటే చాలా నచ్చి ఇప్పటికి నేను మర్చిపోలేను ఎందుకంటే అది లైవ్గా మా ఇంట్లో మా పాప నా మా ఇద్దరి మధ్య లవ్ అండ్ ఎఫెక్షన్ కోపం ఏదైనా సరే మా ఇద్దరి మధ్య జరుగుతుంది కదా దాని గురించి రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి నాకు ఆ సినిమా అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి నేను బుక్స్ కూడా చాలా ఎక్కువగా చదువుతాను బాలమిత్ర బాలజ్యోతి అవి బుక్స్ చదువుతు ఉంటాను అందులో స్టోరీస్ ఉంటాయి చిన్న చిన్న స్టోరీస్ చిన్నప్పుడు చదివాను ఇప్పుడు మూవీస్ వచ్చినాయి కాబట్టి ఎక్కువ మూవీస్ చూస్తున్నాం అన్నమాట ఆ స్టోరీస్ కూడా బాగుంది చిన్నప్పటినుంచి నేను బుక్స్ చదువుతు ఉండేదాన్ని ఇప్పుడు చదవడానికి టైమ్ లేదు కానీ మూవీస్ చూస్తాను నైట్ ఎవ్రి డే మేము నైట్ పడుకునే ముందు ఒక మూవీ చూసి పడుకుంటాం అన్నమాట మనసు ఎప్పుడైనా బాధగా ఉన్నా సరే కొంచెం రిలాక్సేషన్గా ఉంటే అంటే ఉంటుంది మూవీ అంటే మంచి ఉంటుంది చెడు ఉంటాయి రెండు ఉంటాయి కానీ మనం మంచి నేర్చుకోవాలి తప్ప చెడు నేర్చుకోకూడదు చెడు చేయడం వల్ల జరిగే పరిణామం ఏంటి అనేది కూడా మనకు మూవీలో చూపిస్తు ఉంటారు అన్నీ మూవీస్ లో కూడా ఇప్పుడు ఏదో ఆ మూవీ బ్యాడ్ గా తీశారు ఈ మూవీ బ్యాడ్గా తీసారు అని అనుకుంటాం కానీ ఆ మూవీ ఎందుకలా తీశారు చెడుగా చేయడం వల్ల దాని పరిణామం ఏంటి అనేది లాస్ట్ కు చూపిస్తాడు అంటే మనం మంచిగా ఉంటే మంచి జరుగుతుంది చెడుగా ఉంటే చెడు జరుగుతుంది ఏదైనా ఏదైనా ఒక సినిమా చూసినప్పుడు దానిలో మనం మంచిని మాత్రమే నేర్చుకోవాలి దాని గురించి అలా సినిమాస్ అనేవి తీస్తు ఉంటారు కొంతమందికి సినిమాలు అంటే ఇష్టం ఉండవు అనుకో టీవీ షోస్ కూడా నేను తక్కువగా చూస్తాను జబర్దస్త్లు అవి ఇవి అంటారు కానీ మాకు ఎందుకంటే కనెక్షన్ లేదు పెన్ డ్రైవ్ పెట్టుకొని మూవీస్ డౌన్లోడ్ చూసుకొని మూవీసే చూస్తాం ఫ్యామిలీతో చూస్తాం నైట్ మొత్తం అందరం నలుగురం కలిసి నేను మా హస్బెండ్ మా బాబు మా పాప నలుగురు పడుకొని చూస్తాం భోజనం చేశాక చూస్తు పడుకుంది పోతాం అన్నమాట అన్నీ ఆల్ టైప్ ఆఫ్ మూవీస్ ఇష్టం ఆ యాక్షన్ కామెడీ సెంటిమెంట్ హారర్ అన్నీ చూస్తాం అది ఇది ఏమీ లేదు అన్నీ మూవీస్ చూస్తాం